అన్న ఇది హైదరాబాద్ పోతుందా అన్న అవును అన్న లేదు మియాపూర్ దాకా ఇంతఏముంది అన్న చార్జే కదా ఆటోలో మంది లేరా అన్న మంది చాలా మంది ఉన్నారు కదా అర్జెంట్ అన్న కొంచెం మరి ఎట్లా చెప్పు నువ్వే రేట్ చెప్పు

సరే అన్న మరి తొందరగా తీసుకొని పోవాలి అన్న ఇంక కొంచెం అర్జెంట్ కదా భయ్యా కొంచెం చిన్న చిన్న చిన్న రోడ్లు అట్లా సైడ్కు అట్ల ఎక్కువ తీసుకోండి అట్ల ఇప్పుడు నా ఒక్క దగ్గరి నుంచి మూడువందల కలెక్ట్ చేస్తే మరి మిగతా వాళ్ళు ఉన్నారు కదా అన్న సరే అన్న

మళ్ళీ ఎక్కువ చెప్తావు ఏందన్న త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ చెప్పు ఇంక సరే సరే అన్న ఓకే అన్న